పశ్చిమ గోదావరి జిల్లాలో వాతావరణం ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా ఎండాకాలం మనకు మనకి బాగా బీభత్సమైన ఎండ కాసి అనేక మంది వడగాల్పులు వడదెబ్బలకు పడిపోతు ఉంటారు అలాగే అనేక మంది ఎండల వల్ల నీరసం పడిపోయేవారు అలాగే ఈ ఎండాకాలంలో అనేకమందికి ఉడుకులు అలాగే చెమటలు పట్టేసి ఉండేవి అలాగే వర్షకాలం అనగా వర్షకాలంలో బీభత్సమైన వర్షాలు పడిపోయి అనేక మంది గ్రామంలో మునిగిపోవడం ఇంట్లోకి నీళ్ళు వచ్చేయడం అలాగే రోడ్లు కూడా నిండిపోవడం వల్ల అలాగే ముఖ్యంగా గోదావరి సైడ్ అలాగే నర్సాపురం సైడ్ అనగా ప్రాంతాలలో చలి ఎక్కువ ఉండడం వల్ల అనేక మంది చలికి ఆరోగ్యం కూడా పాడైపోయేది అలాగే చలికాలము పోల్చుకుంటే చలి కాలంలో కూడా బీభత్సమైన మంచు చలి అనేక మంది తట్టుకోలేక పోయేవారు ప్రయ ప్రయాణం చేయలేక పోయేవారు